పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చెయ్యడానికి మీరు కొన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి వాటిలో మీ గుర్తింపు మరియు చిరునామా రుజువులు ఉంటాయి మీ స్నేహితుడు మీకు అవసరమైన పత్రాల గురించి మరియు వాటిని ఇలా సమర్పించాలో వివరించగలడు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చెయ్యడానికి మీ స్నేహితుడు మీకు సహాయం చేస్తాడు మీరు ఆన్లైన్లో లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు మీ స్నేహితుడు మీకు సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో మరియు దరఖాస్తును ఇలా నింపాలో వివరించడంలో సహాయం చెయ్యగలడు